యావండి మేస్త్రిగారా అండీ తాపీ మేస్త్రి గారా మొన్న ఫోన్ చేసానండీ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు ఆయ్ ఆహా ఆయ్ అదే మాది డెబ్భై గజాలుంది కదండీ మా స్థ మా స్థలముంది కదా దానికి బోరులేసీ అయ్యేసి మొత్తం బిల్డింగ్ కట్టాలండీ ఎంతవుద్ది ఏంటీ కూలీ అయితే ఎంత డైలీ వేజ్ అయితే ఎంత ఎస్టిమేషన్ ఏస్తారా ఓసారి రండి ఓసారి లేదా ఫోన్ లో చెప్తారా అవుతుందండీ ఎనిమిది లక్ష అవ్వుద్ధా ఆహా కూలోలు కూడా ఇంక మీరే

అంటే బేస్మెంట్ మనకీ పునాది కొంచెం మూడడుగులు నాలుగడుగులు హైట్ లో ఉండాలండీ బా పల్లం రోడ్డు కి మీద కొంచెం ఎత్తుండాలండి ఒకడుగు ఎష్ట్రా

ఎనిమిది లక్షల దాకా అవ్వుద్ది ఇంక పైన కూడా అయినా ఆశ్చర్య పడక్కర్లేదు ఎనిమిది మాత్రం తగ్గదు ఆయ్ ఆహా మా కుదరదండి మేము మేము బైటికెళ్లిపోతూ ఉంటాం మాకు కుదరదండీ ఎప్పుడైనా వారానికోసారి వచ్చి చూసుకుంటాం తప్పా అండీ అన్నీ మీరే చెయ్యాలి మేస్త్రి గారు మిరే కూలోలనెట్టుకొని మీరే మెటీరియల్ తోలించుకొని అన్నీ మీరు మొత్తం అయితేంటంటే మాకు కొంచెం మంచి క్వాలిటీ మంచి రాయ మంచి ఇసుక ఇవన్నీ జాగ్రత్త సిమెంట్ కూడా మంచివి వాడి సిమెంట్ జాగ్రతగా కలిపి కాంట్రాక్ట్ అంటే సొంతపనన్నట్టు చెయ్యాలండి ఏదో ఒ గ్గంమ్మేళాలు నాలుగు గ్గంమ్మేళాలు ఇసకేసేసి అలా కాకుండా మొత్తం ఏయేయి ఎంత్తెయ్యాలో అలా చేయ్యాలండి ఆయ్ అలాగే సార్ అయితే రండయితే ఒకసారొచ్చీ ముహూర్తం అవి పెట్టి ఎప్పుడో చూసి మనకి ప్లాన్ అయి గీత్తే దాని బట్టి మనం మొదలెట్టచ్చండి ఓ నెల్లోనే ఈ లో ఈ లోపు డబ్బులు చూడాలి కదా మళ్ళీని ఎనిమిది లక్షలంటున్నారు కదా అదే సార్ అదే అయితే ఎప్పుడొస్తారండీ అలాగే సార్ అయితే రండి సార్ ఓకే అండి ఉంటానండి